మా పల్లెలలో సమూహ సాంస్కృతిక నృత్యాలు ఎంత ముఖ్యమంటే ఎటువంటి జాతర జరిగిన లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు జరిగిన అందులో కోలాటం అని లేకపోతే క్లాసికల్ డ్యాన్స్ అని ఇలాగ ఖచ్చితంగా ఏదో ఒక నృత్యం అనేది ప్రదర్శన జరుగుతుంది కోలాటంలో పెద్దవారు చిన్నవారు అలాగే మ మధ్య తర మధ్య వయసు వారు ఇలా అందరు కూడా వారు పాల్గొని కోలాటంలో కూడా పాల్గొని వారి ఆనందాన్ని వ్యక్త పరుస్తారు అలాగే కొంత మంది అబ్బాయిలు క్లాసికల్ డ్యాన్స్ లాగా వారు నెత్తి మీద గుడ్డలు పెట్టుకొని అగ్గితో అలాంటి నృత్యం చేసి ప్రజలను ఆకర్షిస్తారు ఇలాంటివి అన్నీ మా పల్లెలో జరుగుతాయి ప్రజలు దాన్ని ఎంతగానో ఆనందిస్తారు అలాగే వారిని ఆశీర్వదిస్తారు కూడా